నేను ఏ సంగీత వాయిద్యాన్ని వాయించను నేను సంగీత వాయిద్యాలను ఆడడంలో నిపుణురాలిని కాదు కానీ నేను గిటార్ వాయిద్యం నేర్చుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే పాశ్చాత్య సంగీత శైలులకే కాకుండా ఫ్యూజన్ సంగీతం కోసం కూడా సరైన ఎంపిక అని నేను అనుకుంటున్నాను